ఎవరు చెప్పండి సార్ చెప్పండి సార్ భరత్ గారు అవును సార్ చెప్పండి మేము డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం సార్ ఫ్రెష్ ఉంటుంది సార్ మాది ఎప్పుడిది అప్పుడే అంటే ఈరోజుది ఈరోజే వస్తుంది రేపటిది రేపు వస్తుంది అంటే ఎప్పటిది అప్పుడు మేము మెయింటైన్ చేస్తాం సార్ అట్లా అంటే టూ త్రీ డేస్ బ్యాక్వి అట్లా ఏమి తీసుకురాం మేము ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఎట్లా అంటే రా మెటీరియల్స్ ఉంటాయి సార్ మా దగ్గర లేదు సార్ లేదు సార్ మొత్తం ఆర్గానిక్ ఉంటుంది సార్ అంటే ఇప్పుడు నార్మల్గా చాలా బయట హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము చాలా ప్రికాషన్స్ తీసుకుని ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేస్తాం సార్ ఆర్గానిక్ మొత్తం ఇట్లా బయట ఫెర్టిస ఫెర్టిలైజర్సు అట్లా ఇట్లా ఏమి ఉండదు సార్ మావి

లేదు సార్ ఇప్పుడు మేము ఎట్లా అంటే ఫార్మర్స్ పండించిన దాన్ని మేము ఆ పొలం దగ్గరకి వెళ్ళి చూసి టెస్ట్ చేసి అవి ఎట్లున్నవి అదేంది అని దాని గురించి మొత్తం ఆరా తీసి అంటే లైక్ ఇట్లా అన్నీ చూసుకునే మేము ఆ క్వాలిటీ ఎంత ఉంటుంది ఎంత తింటే ఆరోగ్యంగా ఉంటాము ఇవన్నీ తెలుసుకునే మేము తీసుకుంటాం సార్ ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు ఎట్లా అంటే మేము కూడా నలుగురికి హెల్ప్ చేయాలి కాబట్టి అట్లనే తీసుకుంటాం సార్ మాకు కూడా మంచి పేరు ఉండాలి కదా సార్ ప్రైస్ అంటే ఇప్పుడు ఇటు రైతులు బాగు అంటే రైతులకి గిట్టుబాటు కావాలి మాకు గిట్టు గిట్టుబాటు కావాలి ఇప్పుడు మేము ఎక్కడ రూపాయికి కొనుక్కుంటే ఇక్కడ రూపాయి పావలాకు అమ్ముతాం సార్ ఎట్లా అంటే ఒక ట్వంటీ ఫైవ్ పైసా మాకు ఇన్కమ్ ఉండేటట్టు చూసుకుంటాం అంతే సార్ మరి మేము అంత మరి మేము బాగుపడి అంటే అంత ఏమి పెట్టం సార్ ప్రైస్ మీడియంలో పెడతాం సార్ ప్రైస్ అనేది ట్రాన్స్పోర్టేషన్స్కి అంటే ఈరోజు పొద్దున్న ఫోర్ థర్టీకట్లా తీసుకొస్తాం రైతు ఫార్మర్స్ దగ్గర నుంచి మార్కెట్కి వచ్చేసరికి సిక్స్ అయి సిక్స్ అవుతుంది మార్నింగ్ సిక్స్ అయిపోతుంది సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అట్లా ఉంటుంది సార్ అప్పటివరకు అల్మోస్ట్ మొత్తం అయిపోతాయి ఏమి లేకుండా బ్రాంచెస్ అంటే బ్రాంచెస్ ఏమి లేవు సార్ కాకపోతే పెట్టినాం ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసినాం అన్ని రకాలు సార్ ఇన్క్లూడింగ్ ఫ్రూట్స్ ఆల్సో పంపిస్తాం సార్ సార్ ఒకసారి మీకు ఇన్ని డౌట్స్ ఉన్నాయి కదా మీరు ఒకసారి మా అడ్రస్కి రండి సార్ మీరు మనం మాట్లాడుకుందాం కూర్చుని మాట్లాడుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ బాయ్ సార్